ఈ మధ్యకాలంలో బైకులు చాలా అంటే చాలా అంటే చాలా పెరిగాయండి దానివల్ల పెట్రోల్ ధరలు డిమాండ్ పెరిగిపోయింది పెట్రోలికి సెంట్రల్లో ఉన్న రేటు ఇక్కడున్నా రేటు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ధరలు ఈ మధ్యల బైక్సు కార్లు అన్ని అన్నీ పెరిగిపోయినాయి దాని డిమాండ్ కూడా అట్లనే పెరిగింది ఇవన్నీపెరగడం వలన పొల్యూసన్ కూడా ఎక్కువ అయితుంది గ్లోబల్ వార్మింగ్కి చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇవ్వనింటిని మనమూ అరికట్టాలి అంటే అందరూ సహకరించి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నారంటే మనమీ ఈ గ్లోబల్ వామింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గించవచ్చు ఇది చాలా గుడ్ ఐడియా చాలా మంది ఇది చేస్తే అందరికి మంచిది గ్లోబుకి మన హెల్త్కి మంచిది అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఈ పెట్రోల్ ధరలు పెద్దగా పెరగడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము ముందు యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుండే అప్పుడు కూడా అట్ల ఇది ఏందంటే జనరేసన్ పెరిగే కొద్ది ఇయర్ పెరిగే కొద్ది ఆ పాపులేషన్ పెరిగే కొద్ది ప్రతి ఒక్కటి పెరుగుతూనే వస్తుంది అందులో తప్పు లేదు గాని ఇప్పుడు ఉన్న పెట్రోల్ ధరలకైతే అసలు జనరేషన్కి అసలు దీనికి అసలు సంబంధం లేకుండా పోయింది పెట్రోల్కు అయితే అండ్ వచ్చే పెట్రోల్ కల్తీ పెట్రోల్ కల్తీ కాని ఇంకా ఇది కాని అది కాని ఏవి కూడా నన్ను నా భయం అనేది నాశనం చేస్తున్నాయండి పెట్రోల్లో మార్పుకి అంటే పెట్రోల్ మార్పు అంటే లైక్ ఎలా ఎలా చెప్ప వచ్చంటే పెట్రోల్ దొంగ దొంగలిస్తున్నారు అనమాట వేసే ముందు పెట్రోల్ బంకు వాళ్లు అలా